హలో హలో ఎవరు సార్ ఇట్లా మాకు ప్లంబర్ కావాలి సార్ అవును అండి వస్తాము ఇలా మాకు కొంచెం వాటర్ పైప్ ఇంకా ఇట్లాంటివన్నీ చెడిపోయినై సార్ వాటర్ పైప్ వాషింగ్ మెషిన్ ఇట్లాంటివి కొంచెం తయారు చేయాలి అంటే అవి కొంచెం రిపేర్లో ఉన్నాయి అవి చేయాలి ఓకే చేస్తాము అంటే మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చెప్తే దాని బట్టి మేము పిలుస్తాము అదే మీరు ఎప్పుడు చెప్తే దాని బట్టి మేము కూడా మీరు ఏమేమి కావాలో చెబితే అవి తెచ్చుకొని పెట్టుకుంటాము అర్థమైందా అదే అందుకని లేకపోతే ఏమీ లేదు అందులో ఓకే అడ్రస్సు శ్రీకాకుళం స్టేట్ బ్యాంక్కి ఉంది కదా దాని ప్రక్కన సందులో లోపలకి వస్తే అంటే నేను మీరు ఇప్పుడు అక్కడికి వచ్చి కాల్ చేయండి స్టేట్ బ్యాంక్ దగ్గరికి నేను మీకు కాల్ చేస్తాను కాల్ చేస్తే నేను వచ్చి వస్తాను అక్కడకి ఓకే ఫోర్కల్లా వస్తాము ఈవినింగ్ కల్లా వచ్చేసేయండి కొంచెం అంటే కొంచం వాషింగ్ మెషిన్ ఇబ్బంది అయిపోతుంది సరేనండీ అయితే మీరు వచ్చి కాల్ చేయండి నేను అక్కడ కొంచెం వస్తాను రోడ్ మీదకి వస్తాను అందువల్ల అక్కడికి వెళ్ళి ఫోన్ చేసినా నేను చెప్తాను దాని వల్ల మీరు అక్కడకి వచ్చి కాల్ చేయండి కొంచెం నేను అక్కడకి వెళ్ళి షాప్కి వెళ్ళి ఫోన్ చేస్తాను ఓకే